హలో వెరీ గుడ్ ఈవెనింగ్ మ్యాడం మ్యాడం ఇది బైక్ రెంటల్ షాపేనా మాట్లాడేది ఏం లేదు మ్యాడం ఇలా కాలేజ్ ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు మాకు కాలేజ్లో ఇలా బస్సెస్కి కొంచెం ప్రాబ్లం అవుతుంది ఒక మంత్ అలా బైక్ రెంట్కి తీసుకుందాము అని చూస్తున్నాము అంటే ఒక వన్ మంత్ అలా కావాలి మ్యాడం పర్ డే ఎంత అవుంతుంది మ్యాడం త్రీ ఫిఫ్టీయా మ్యాడం ఓకే మ్యాడం అంటే అంటే హోండా బైక్ అలా కావాలి మ్యాడం హోండా యాక్టివా ఓకే మ్యాడం అయినా పర్లేదు అంటే మంచిగానే ఉంటుంది కదా మ్యాడం మైలేజ్ కూడా మైలేజ్ ఓకే మ్యాడం అంటే ఈ షో రూమ్ ఎక్కడ ఉంటుంది మ్యాడం అత్తాపూర్ హోండా షో రూమా మ్యాడం అవునా అంటే మీరు ఏమన్నా తక్కువ చేస్తారా మ్యాడం రెంట్ ఏమన్నా మీరు ఏమన్నా తక్కువ చేయొచ్చు కదా రెంట్ అలా సరే స్టూడెంట్స్ కదా మ్యాడం మాకు కూడా ఏం ఎర్నింగ్స్ అంతగా ఉండవు అందుకని అడుగుతున్నాను ఓకే మ్యాడం మా దగ్గర ఉన్నాయి మ్యాడం లైసెన్స్ పాన్ కార్డ్స్ అవన్నీ కూడా ఉన్నాయి మా దగ్గర ఏమన్నా ఇవ్వాళా మ్యాడం అడ్వాన్స్ కూడా ఏమన్నా ఇవ్వమంటారా ముందే ఇవ్వాళా లేకపోతే ఓకే మ్యాడం వస్తాను రేపు వస్తాను మ్యాడం త్యాంక్ యూ